అరుకు దక్షిణం వైపున ఉన్న ఒక విచిత్రమైన కొండ పట్టణం కొడైకెనాల్ మేఘావృతమైన పర్వతాలు ఉప్పొంగుతున్న జలపాతాలు ప్రశాంతమైన సరస్సులు కొండలు లోయలు మరియు ఆహ్లాదకరమైన వాతావరణం ఇది కొడైకెనాల్ సమీపంలో జలపాతాలతో సహా ప్రకృతి యొక్క అన్నీమనోహరమైన లక్షణాలను అందిస్తుంది ఎత్తు నుండి క్రిందికి ఎగురుతున్న పాల జలాలను ఆస్వాదించండి లేదా వాటి కింద పునర్జీవింప చేసే చెరువులు వద్ద మునిగిపొండి మీ ట్రిప్లో ఉత్తేజకరమైన ట్విస్ట్ కోసం ఈ జలపాతాలలో కొన్నింటిపై హైకింగ్ చేయండి కొడైకెనాల్ సమీపంలోని ఈ జలపాతాల వద్ద మంచినీటితో మునిగిపోయి ప్రకృతి యొక్క సుందరమైన దృశ్యాలను చూసి మిమ్మల్ని మీరు కోల్పోతారు మీ నమ్మకాలను పునర్జీవింప చేసే చల్లని గాలిని అనుభవించండి మరియు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి ఇక్కడ జలపాతాల నుంచి వచ్చే చల్ల గాలి అనేది మనం నడుస్తుంటే చాలా మనకి ఆహ్లాదకరంగా అనిపించింది అక్కడి వాతావరణం చాల చక్కగా ప్రశాంతంగా చక్కటి కోయిల వాయిస్తో జలపాతం నుంచి వచ్చే సౌండ్తో మనకి చాల చక్కగా ఉంటుంది అక్కడికి వెళ్ళాక వేరే అనేది మనకు ఆ పర్వతాలు ఆ లోయలు ఆ కొండలు ఆ వచ్చే జలపాతాలు అనేవి మనకి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి